మా ప్రాంతంలో టేకు టేకు మొక్కలు మరి నీలగిరి మొక్కలు సర్వేగారి మొక్కలు మలియు కొండలు ఉన్న గనులు ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మరియు గంధము గంధం మొక్కలు మరి ని గంజాయి మొక్కలు ఇవి చాల రకాల మొక్కలు ఉన్నాయి టేక్ కర్రలు ఏమో బయటకి టేకు కర్రలు ఎక్కువ రేటుకి అమ్మి ఆ టేక్ కర్రలు ఇంటి ఫర్నిచర్స్కు తలుపులు కిటికీలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పని చేసే పని వర్కులకుగా ఉపయోగిస్తున్నారు అలాగే నీలగిరి మొక్కలు అనేవి ఎక్కువ రేటుకి అమ్మి అక్కడ జేకే ప్రోడక్టులు పేపర్లు తయారు చేయడానికి రాయఘడ్ పంపిస్తున్నారు మరి నీలగిరి మొక్కలు కూడా పేపర్లు తయారీ చేయడానికి రాయఘడ్ పంపిస్తున్నారు అలాగే కొండలు ఉన్నాయి కొండలు తవ్వి ఇంటికి కావాల్సిన గ్రానైట్ సిప్సు మరియు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు అలాగే మా ఊర్లో పెద్ద గని ఉంది గనిలో బాక్సైట్లు మరియు గనులు తవ్వి రకరకాల బొగ్గు బొగ్గు గనులు బొగ్గు గనులు తవ్వి రైల్వే రైల్వే వ్యవస్థకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు అలాగే ఇసుక ఇసుక దిబ్బలు ఓడరేవులు ఉన్నాయి ఇసుక దిబ్బల నుంచి ఇసుక తీసుకెళ్ళే ఇంటికి కావాల్సిన గచ్చులు కాని లేకపోతే గోడలకు కాని సెక్షనోళ్ళకి డెకరేషన్కు చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు అలాగే మా ఊర్లో జీడి తోటలు చాలా రకాలుగా జీడి తోటలు వచ్చిన జీడి పప్పు ద్వారా పెద్ద వ్య వ్యాపారంగా ఉపయోగిస్తున్నారు ఇళ్ళు చాలా రకాలుగైన సహజమైన వనరులు పెద్ద పెద్ద పువ్వులు చెట్లు రకరకాల పువ్వుల ద్వారా కూరగాయలు చాలా రకాలుగా ఉపయోగించి వనరులుగా ఉపయోగించి పట్నం వెళ్ళి వ్యాపారులుగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఎర్ర చందనము ఈ చాలా రకాలుగా కర్రలు ఇవి కూడా చాలా స్మగ్లింగ్ జరిగితున్నాయి